మాకు అందుబాటులో వైద్యులు ఉన్నారు కానీ వాళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్ పెద్ద వైద్యులు అనేవారు ఎవరు లేరు హైజెనిక్ వార్డ్స్ కానీ ఏమీ లేవు బెడ్స్ కానీ ఆక్సిజన్స్ మందులు ఉన్నాయి మాకు ఏది అనారోగ్యం సమస్య వచ్చిన మేము బయట ఊరికి వెళ్ళాలి ఏదైనా చికిత్స పొందడానికైనా మేము బయట నగరానికి వెళ్ళాలి ఈ సేవలు మెరుగుపడడానికి నేను ఏమి సూచిస్తున్నానంటే ఒక మంచి డాక్టర్ని లేదా మంచి బెడ్సు ఇవ్వాలి